పాడి పరిశ్రమ కోసం ప్రభుత్వము ఎయిటీ పర్సెంట్ రాయితీలు ఇస్తున్నది దీని వలన రైతులు మరియు ప్రజలు డైరీ ఫార్మ్స్ పెట్టుకొని పాల ఉత్పత్తి స్థాయిని హండ్రెడ్ పర్సెంట్ చేసినారు దానిని